హలో వినీత్ వాళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్ని మాట్లాడుతున్నాను మేడం మీ అబ్బాయికి ఇక్కడ స్కూల్లో కండక్ట్ చేసిన ప్రోగ్రామ్స్లో సాంగ్స్లో పార్టిసిపేట్ చేశాడు మేడం ఆ అబ్బాయి సాంగ్స్ని చాలా బాగా పాడగలుగుతున్నాడు మంచి వాయిస్ ఉంది అబ్బాయికి అవును మేడం కానీ మా మీ అబ్బాయి చదువుకూడా బాగానే మంచిగా ర్యాంక్లో ఉన్నాడు మేడం కానీ చదువు అదే వేలో కాకుండా ఈ సింగింగ్లో కూడా వెళ్ళొచ్చు కదా మేడం వెనుకబడ వెనుకబడడం అని కాదు మేడం మమల్ని నమ్మండి అబ్బాయికి వాయిస్ ఉంది అబ్బాయిని బెస్ట్ పోసిషన్లో మంచి పోసిషన్లో ఉంచాలనుకుంటున్నాను ఓకే మ్యాడమ్ మీ అబ్బాయికి చాలా మంచి వాయిస్ పెద్ద పెద్ద సింగర్స్ ఛాయస్ ఇచ్చే అవకాశం కూడా ఉంది చాలా బాగా పాడగలుగుతున్నాడు ఆ అబ్బాయి ఓకే మేడం రేపటి నుండి డైలీ క్లాసెస్ టైమ్స్ కాకుండా ఒక వన్ అవర్ ఎక్స్ట్రా టైం సంగీతం క్లాసులు జరుగుతాయి మేడం అంటే మాదగ్గరే మేడం మేమే కండక్ట్ చేస్తున్నాము సంగీతం క్లాసెస్ని ఓకే మేడం మా మేము చెప్పగానే ఒప్పేసుకున్నందుకు థ్యాంక్ యూ